నమస్కారం అండి ఓకే మేడం చాలా సంతోషం నా దగ్గరికి వచ్చి నన్ను విజిట్ చేసినందుకు ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో చూడవలసిన ప్లేసులు ముందుగా చూడవలసిన దేవాలయము వైజాగ్లో బీచ్ ఉంటుంది శ్రీశైలం ఇంకా విజయవాడలో కనకదుర్గ అమ్మవారు దేవాలయము ఇక్కడ ఇవి అన్నీ మనకు ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి వాటర్ పూల్ వాటర్ఫాల్స్ అవి కూడా ఉన్నాయి మేడం కానీ ఇక్కడ వేంకటేశ్వరస్వామి దేవాలయం చూస్తే అసలు ఎంతో చూడముచ్చటగా ఉంటుంది మీరు ఒక్కసారి అక్కడికి వెళ్ళారు అనుకోండి ఎంత చక్కగా ఉంటుంది అంటే చాలా ఆనందం వేస్తుంది వైజాగ్లో అయితే ఫైవ్ థర్టీకే మీరు బీచ్ దగ్గరికి వెళ్ళి ఆ వ్యూని చూస్తే మీ మనసుకు ఎంతో ఆనందం వేస్తుంది మేడం ఇప్పుడు నేను మిమల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళి రమ్మని అంటారు ఇక్కడ వైజాగ్ బీచ్లో దాని దగ్గర్లో ఒక రెస్టారెంట్ ఉంటుంది మేడం అందులో బిర్యానీ ఎంతో ఫేమస్ ఓకే మేడం నేను తీసుకువెళ్ళాను నా విజిట్ మీకు నచ్చినట్లు అయితే మీరు ఇంకా వేరే వాళ్ళకి కూడా చెప్పండి మేడం చాలా థాంక్స్